పర్వతాల మీద షికారు అయితే ఇంతవరకు చేయలేదు చేయాలని అనుకున్న భయం వేస్తు ఉంటుంది అడవి ప్రాంతం అంటారా మా ఊరికి చాలా దూరంగా ఉంది అడవి ప్రాంతంలో షికారు చేయాలి అంటే భయపడుతు ఉంటాము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి మధ్యలో అడవి ప్రాంతం ఉంటుంది బండి మీద పోవడానికి ఇష్టపడుతు ఉంటాను కాకపోతే తప్పనిసరి ఇప్పుడు అప్పుడప్పుడు ధైర్యం చేసుకుని మరి వెళ్తాము సూర్యాస్తమయం సంగతికి వస్తే పర్వతాల పైన కానీ దట్టమైన అడవిలో కానీ ఎర్రటి మండే సూర్యుడు చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు బీచ్లో నీళ్ళలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా పారాషూట్ కట్టుకొని నీళ్ళలో షిప్ పెట్టుకొని స్పీడ్గా పోతు పారాషూట్లో ఎగరడం అనేది ఇష్టం నీళ్ళలో స్పీడ్ బోట్ ఆడుకోవడం అనేది చాలా ఇష్టం నీళ్ళలో స్విమ్మింగ్ డ్రస్ వేసుకొని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో నీటి లోపలికి వెళ్ళి రంగురంగుల చేపలు పట్టుకొని ఆడుకోవడం చాలా ఇష్టం